హలో హలో నమస్తే మ్యాడమ్ బ్యాంక్ మేనేజర్ గారా అండి గ్రామీణ బ్యాంకు మేనేజర్ గారా అండి మ్యాడమ్ మాకు ఒక చిన్న అదే ప్లాస్టికు బక్ మగ్గులు అవి పెట్టుకోవడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుందాం అనుకుంటున్నానండి దానికి లోన్ కావాలి మాకు మాకు ఏంట ఒక ఒక రెండు లక్షలు వరకు రెండు లక్షలు ఒక ఐదు లక్షలు వరకు లోన్ కావాలి మ్యాడమ్ దాని గురించి ఏం చే ఏంటేంటి పెట్టాలి దానికి ప్రూఫ్ ఏంటి పెట్టాలి దానికి ఏం కావాలి అని ఎకౌంట్ ఉంది మ్యాడమ్ గ్రామీణ బ్యాంక్లో ఎకౌంట్ ఉంది మ్యాడమ్ అంటే షూరిటీ అంటే ఏం కావాలి మ్యాడమ్ ఓకే ఓకే ఓకే మ్యాడమ్ అది మ్యాడమ్ మరి నాకు ఇల్లు షూరిటీ అంటే ఇల్లు ఏమీ లేదు మ్యాడమ్ మేం చదువుకోలే కాబట్టి చదువుకున్న దాని మీదే పెట్టచ్చా మ్యాడమ్ అంటే వారికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నది బీఈడీ క్వాలిఫికేషన్ ఉన్నది దాని మీద ఏవన్నా సర్టిఫికేట్లు మీద ఏవన్నా లోన్ ఇస్తారా మ్యాడమ్ షూరిటీ అంటే అంటే పెద్దవాళ్ళు అంటే బాగా ఉన్నవాళ్ళు ఏమన్నా తీసుకునొచ్చి షూరిటీ చేయించాలా లేదంటే మామూలు పక్క వాళ్ళు ఎక్కడనైనా తీసుకుని మా ఇంటి పక్క వాళ్ళని ఎవరినైనా తీసుకుని రావాలా సరే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ